హలో ఇప్పటి దాక ఒక ఆర్డర్ డెలివరీ చేశారు కదండీ ఇంతకుముందు వన్ త్రీ ఓ క్లాక్ నేనే మాట్లాడుతున్నాను అండి ఇది నేను ఇది ఇది ఇది ఏంటో ఆర్డర్ చేశానో అది రాలేదు అండి నాకు వేరే ఆర్డర్ వచ్చింది అవును నేను పెట్టింది ఒకటి అయితే నాకు వచ్చింది ఇంకొకటి అండి మళ్ళీ చూసుకుంటే ఇది రెండు సేమ్ ప్రైస్ ఉన్నాయి కానీ ప్రాడక్ట్ డిఫరెంట్ ఉంది అండి ఇది కాదు అసలు నా ఆర్డర్ కాదు ఇది నేను పెట్టింది జువెలరీ అండి నేను పెట్టింది జువెలరీ అయితే నాకు వచ్చింది మేకప్ అండి సేమ్ టూ నైంటీ రూపీస్ అండి అవి రెండు కూడా అవును డీటెయిల్స్ పెద్దగా చూడలేదు అండి అది కవర్ ఇప్పేసాను నేను అవును ఎప్పట్లోపు ఈ ఆర్డర్ మళ్ళీ రిటర్న్ చేస్తారు అండి అంటే క్యాన్సిలేషన్ ఏమైన్నా చేసేది ఉందా మళ్ళీ ఉండదా అవును మీకు పంపాలి అంటే నా ఆర్డర్ ఇది కూడా అంటే ఇప్పుడు వచ్చిన ఆర్డర్ ఇది నేను స్క్రీన్షాట్ పెట్టగలను ఫోటో పెట్టగలను ఇంకా నేను చేసింది కూడా ఫ స్క్రీన్షాట్ పెట్టగలను అండి మీకు అంటే ఫర్ ప్రూఫ్ కోసము ఇది తప్పు ఆర్డర్ అని చెప్పి అవునండి ఎన్ని డేస్లో అయిపోతుంది అండి ఇది రిటర్న్ మాది మా నిజం ఒరిజినల్ ఆర్డర్ మీ ఎన్ని రోజులలో వస్తుంది అండి టూ డేస్కి వస్తుందా సరే అండి ఇది ఎప్పుడు రిటర్న్ అవుద్దండి మరి అచ్చా ఓకే అండి ఇప్పుడే వస్తారా ఓకే అండి థ్యాంక్స్